మామూలుగా నీరు వడకట్టడానికి శుభ్రపరచడానికి వాడే విధానాలు ఏవైనా ఉంటాయంటే ఒకటి ఏంటంటే ఎవరైనా బావిలో తవ్వించుకుంటున్నారు అనుకోండి ఆ బావిలోకి నీరు చేరిన తరువాత ఏంటంటే అందులో ఏమైనా క్రిములు అలాంటివి ఏవైనా ఉన్నాయంటే వాటిని చంపేయడానికి ఏంటంటే మేము అయితే వాటిని ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అనేది చల్లుతాము అండి బ్లీచింగ్ పౌడర్ చల్లడం వల్ల ఏంటంటే ఆ నీటిలో ఉన్న క్రిములు అలాంటి హానికరమైన క్రిములు ఏమైనా ఉంటే అవి చనిపోతాయా అండి అలాగే నీరు వడకట్టడానికి అంటే ఒక తెల్లని పల్చని గుడ్డ లాంటిది ఏంటంటే మోటార్కి కానీ లేకపోతే అలాగే ఆ పంపుకి కానీ లేకపోతే ఈ హ్యాండ్ పంపు కొట్టుకుంటారు కదా అండి దానికి ఈ తెల్లని గుడ్డ అనేది ఏంటంటే కట్టడం జరుగుతుంది అండి ముందు ఎందుకంటే దాంట్లో వచ్చే నలకలు కానీ లేకపోతే ఏమైనా మట్టి పదార్థాలు కానీ అలాంటివి ఏవైనా ఉంటే ఆ గుడ్డ దగ్గర ఆగిపోయి ఓన్లీ నీరు మాత్రమే ఆ గుడ్డలోంచి బయటకు వచ్చే లా ఉంటుంది అండి పాపం మామూలుగా ఏంటంటే ఇవి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఆధునిక పరిజ్ఞాన ప్రకారం ఏంటంటే ఈ మోటార్లు ఇవన్నీ కూడా ఏంటంటే మంచి నీటిని అయితే భూమిలోంచి వాటిలోనే కొన్ని కొన్ని వాటిల్లో అయితే ఫిల్టర్స్ కూడా ఉంటున్నాయండి అవే నీటిని బయటికి ఫిల్టర్ చేసి అవే వాటర్ని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది మా గృహ ఏవైనా గృహ నివారణలంటే ఇవే ఉన్నాయండి ఏంటంటే ఒకటి ఏంటంటే తెల్లని గుడ్డ కట్టడం లేకపోతే ఉన్న నిల్వ ఉండటానికి నీటి లోపల బ్లీచింగ్ పౌడర్ లేకపోతే ఉప్పు సాల్ట్ అండి ఆ నీళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం ఏంటంటే ఉప్పు క్రిస్టల్ సాల్ట్ అని ఉంటుంది కదా అండి అది కానీ నీటిలో ఉంచితే అది ఏంటంటే పెద్ద పెద్ద దిబ్బలు ఆ నీరు కూడా అడి వడకట్టడానికి నిల్వ పెట్టుకోవడానికి బాగా ఉపయోగడుతుంది నెక్స్ట్ దాన్ని మళ్ళీ వడకట్టుకోవాలంటే మళ్ళీ అది పెద్ద పని అండి అది కానీ అది ఎక్కువ వాడము కానీ ఎక్కువ వాడేది ఏంటంటే ఈ నీటికి మూతికి ముందు గుడ్డ కట్టే పద్ధతైతే మేము ఎక్కువ పంపుల్లో కానీ లేకపోతే ఈ మోటార్లో కానీ ఈ పద్ధతినైతే మేము ఇంట్లో ఎక్కువగా అయితే మేము అయితే దీన్ని అదే నీరు వడకట్టడానికి కంటే వాటిలో అందుకే ఇవి రెండు చేసినా సరే ఖచ్చితంగా ఆ నీళ్ళు మేము తాగే ముందు ఏం చేస్తామంటే అండి ఖచ్చితంగా వాటిని వేడి చేసుకొని మళ్ళీ ఆ వేడి నీళ్ళు చల్లారిన తరువాత మేము తాగుతాము ఎందుకంటే వేడి చేయడం వల్ల అందులో ఉన్న క్రిములు ఏమైనా ఉంటే అవన్నీ హానికరమైన క్రిములు లేకపోతే బ్యాక్టీరియా లేకపోతే ఇలాంటివి ఏమైనా క్రిములు లాంటి ఏవైనా ఉంటే అవన్నీ చనిపోతాయి అండి నీళ్ళు బాగా కాగించిన తరువాత ఆ నీళ్ళను చల్లారపరచుకుని కుండలో కానీ లేకపోతే ఎందులో అయినా బాటిల్లో కానీ వేసుకుని మేమైతే ఇంట్లో అయితే తాగడమైతే జరుగుతుందండి ఇది చెప్పగలను గృహ నివారణలు ఇవి ఇవి చేస్తామండి